గ్రామీణ ప్రాంతాలలో ఆటలు ఆడడం ద్వారా ఆ యొక్క ఉపయోగాలు ఏంటంటే వారిలో వారికి సరైన అనుభవం అనేది వస్తుంది అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆ యొక్క అవకాశాన్ని అనేది వస్తుంది అలాగే ఒకరిని ఒకరు కొత్త వారు కట్ట కలుసుకునే అవకాశం అనేది వచ్చి చాలామంది ఒక గ్రూప్ గా ఫామ్ అవచ్చు ఎందుకంటే ఇది ఇందుట్లో చాలామంది ఆడే ఆటగాళ్లు ఉంటారు కాబట్టి ఈ యొక్క ఆటగాళ్లు ఆడేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకొని సంభాషణ అనేది పెరిచిపెరిగి వారిలో వాళ్ళు ఈ యొక్క స్నేహితులు అవుతారు అలాగే ఎవరి మధ్యన విభేదాలు కట్ట ఉంటే వాటిల్ని వారు పరీక్షించుకొని వారు మళ్ళీ కలుసుకొని ఒకళ్ళు స్నేహితులు అయ్యే అవకాశం ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి నుంచి ఒకటికి వచ్చేటువంటి వారు కూడా స్నేహితుల అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే వేరే దిక్కు నుంచి వచ్చిన వారు స్నేహితులవుతారు అలాగే ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవడానికి అనేది ఉంటుంది ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్యన వారు ఆడే ఆటను బట్టి వారు అనుభవం అనేది పెరుగుతుంది ఎక్కువ మాట్లాడటం వల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏంటంటే వారి నైపుణ్యాన్ని పెంచుతుంది వారు ఏంటి ఈ ఆటలో వారి యొక్క స్థానం ఏంటి అనేది వారు గ్రహించుకోగలిగే ఆ యొక్క సామర్ధ్యత వాళ్ళకి కలుగుతుంది ఇంకా వివరంగా చెప్పుకోవడానికి ఏంటంటే ఈ క్రికెట్ టు ఆడేటప్పుడు ఏంటంటే వారు ఒకసారి ఆలోచించుకోండి ఎవరు ఎక్కడ ఉండాలి అని వేరు ఆలోచించుకొని ఎలా ఆట్లాడుతారు దాన్ని బట్టి ఈ యొక్క ఒకరిపై ఒకరు విశ్వాసం ఉంచి వారు ఎలా ఆడాలి అనేది ఒకసారి ఆలోచించుకొని విశ్వాసం ఉంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆటని ఆడటం వల్ల వారికి మంచి ఫలితం అనేది వస్తుంది దీన్ని బట్టి ఈ యొక్క చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి